నమస్తే అండి నాకు రైస్ కావాలండి అదే ఫంక్షన్ కోసం రైస్ కావాలండి నాకు సోనా మసూరి కావాలండి బాస్మతి కావాలి జీరా రైస్ కోసం ఆ రైస్ కావాలండి ఇంకా పులిహోర కోసం రైస్ కావాలండి దమ్ బిర్యానీ కోసం రైస్ కావాలండి ఏ ఏ రైస్లు ఎలా ఎంతెంత రేట్లలో ఉన్నాయండి

నాకు సోనా మసూరి కావాలండి సోనా మసూరి పులిహోరకి ఉపయోగిద్దామని అనుకుంటున్నానండి పిలౌ పిలౌ కావాలండి బాస్మతి రైస్ బిర్యానీ కోసమండి టిఎల్ ఏమో జీరా రైస్ కోసం ఉపయోగిద్దామని అనుకుంటున్నానండి నాకు అదే పదిహేను కేజీలు పదిహేను కేజీలు కావాలండి ఈ నాలుగు రైసులు పదిహేను కేజీలు పదిహేను కేజీలు రైసులు కావాలండి కొంచెం ఎంతెంత రేట్లు చెప్పి నాకు ప్యాకింగ్ చేసి ఉంచండి నేను కొంచెం మళ్ళీ కొంచెం పని ఉంది వేరే షాపుకి వెళ్ళి ఇక్కడికి వస్తానండి మళ్ళీ సరేనండి సరేనండి సరే సరే అండి సరే అండి నాకు పదిహేను పదిహేను కేజీలు ప్యాకింగ్ చేసి ఉంచండి ఎంత బిల్ అయ్యిందో చెబితే నేను అమౌంట్ మొత్తం మీకు ఇస్తానండి లేదండి నేనే వస్తానండి నేనే వచ్చి తీసుకెళ్తానండి సరే ఉంటానండి త్వరగా ప్యాకింగ్ చేసేయండి